నాకు ఏంటంటే పియానో అంటే చాలా ఇష్టం ఏంటంటే అది ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క లాగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే నాకు పియానో కానీ అలాగే వయోలిన్ కానీ చాలా అంటే చాలా ఇష్టం దాన్ని వాయిస్తున్నప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దాని అనుభూతి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంకా ఏంటంటే నాకు తబలా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది తబలా నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేర్చుకుంటే చూసాను వాయిస్తుంటే చూసాను తబలా అయితే చాలా బా వాయించింది తను నేను అది చూసిన కాన్నుంచి నేను తబలా నేర్చుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా ఆశగా నేను నేను మా ఇంట్లో అయితే చెప్పాను అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా సరే అని చెప్పి అన్నారు ఇంకా నేను అది వాయించుకోవాలని అది తబలా వాయించాలని కోరిక అయితే నాకు ఉంది అది తీర్చుకోవడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నిస్తాను